విదేశీ ప్రయాణానికి ముందు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ గురించి చర్చా నమస్కారం నేను త్వరలో విదేశానికి వెళ్ళాలని ప్లాన్స్ చేస్తున్నాను అందుకే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ గురించి ఆలోచిస్తున్నాను బయట దేశాల్లో ఉండే సమయంలో మొబైల్ నెట్వర్క్ అనుసంధానం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులు మిత్రులు బ్యాంకింగ్ సేవలు గూగుల్ మ్యాప్స్ వంటివి ఉపయోగించాలి ఇంటర్నెట్ లేకుండా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఓ మంచి రోమింగ్ ప్లాన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు నేను అమెరికా యునైటెడ్ కింగ్డమ్ మరియు కెనడా లాంటి దేశాలను సందర్శించబోతున్నాను ప్రయాణం ఒక నెల వరకు ఉంటుంది ఉండే అవకాశం ఉంది ఆ సమయంలో అత్యవసర కాల్స్ వాట్సాప్ మెసేజింగ్ నావిగేషన్ వంటివి అంతరాయం లేకుండా ఉండాలంటే ఇంటర్నేషనల్ రోమింగ్ తప్పనిసరి కొన్ని వైఫై హాట్స్పాట్లు అందుబాటులో ఉంటాయి కానీ అవి ఎల్లప్పుడూ నమ్మదగినవి కాదు కాబట్టి సొంత డేటా కనెక్షన్ అవసరము అవుతుంది నేను ఇప్పటి వరకు జియో ఎయిర్టెల్ ఓడాఫోన్ ఐడియా వంటి నెట్వర్క్లు పరిశీలిస్తున్నాను ఈ నెట్వర్క్లు రోజురోజుకి ఒక పరిమితి డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ అందించే ప్లాన్స్ కలిగి ఉన్నాయి కానీ కొన్ని ప్లాన్స్ ఖరీదుగా ఉంటాయి అందుకే ప్రయోజకరమైన సరసమైన ప్లాన్ ఎంపిక చేసుకోవాలి కొన్ని కొన్ని సిమ్ కార్డ్లు చాలా దేశాల్లో పనిచేస్తాయి మరికొన్ని కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తాయి అందుకే ఇది ఒక ముఖ్యమైన అంశంగా తీసుకోవాల్సి ఉంటుంది మరికొంత మంది స్నేహితులు లోకల్ సిమ్ తీసుకోవాలని సూచించారు అంటే అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడి నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి ప్రీ పేడ్ లేదా పోస్ట్ పేడ్ ప్లాన్స్ని తీసుకోవడం కొన్నిసార్లు సరసమైన ఎంపికగా ఉంటుంది అని చెప్పారు కానీ మొదట్లో కొన్ని ధృవీకరణ సమస్యలు ఉండవచ్చని కూడా చెప్పారు అందుకే నేను ముందుగానే భారత్లో ఉన్నప్పుడే ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా ఇంటర్నేషనల్ రమ్మింగ్ ప్లాన్స్ ఎంపిక చేసేటప్పుడు కొందరు ప్రయాణికులు చేసే పొరపాట్లు ఏంటంటే తక్కువ డేటా లిమిట్ ఉన్న ప్లాన్స్ తీసుకోవడం లేదా కాల్స్ ఖరీదుగా ఉండే ప్లాన్స్ తీసుకోవడం ఎంచుకుంటారు అందుకే ప్లాన్స్ తీసుకునే ముందు దేశానికి అనుగుణంగా ప్రయోజనాలకు బట్టి నిర్ణయం తీసుకోవాలి అలాగే ప్రయాణానికి ముందు రోమింగ్ ప్లాన్స్ సరిగా యాక్టివేట్ అయ్యిందో లేదో తనిఖీ తీసి ముందుగా జాగ్రత్త పడడం చాలా అవసరం ఇలా విదేశాలకు వెళ్ళే ముందు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ మంచిగా ఆలోచించి తీసుకోవాలి ఇది దీని మీద నా అభిప్రాయం